హలో సార్ హలో సార్ నా పేరు కుమార్ సార్ మీరు ట్రాఫిక్ పోలీసా సార్ నేను ఇక్కడ ఎమ్ఎస్ఆర్ దగ్గర నా బైక్ పార్క్ చేసాను నేను కొని సెవెన్ మంత్స్ అవుతుంది సో ఎమ్ఎస్ఆర్ థీయేటర్ నుంచి మేము మూవీ చూస్కుని వచ్చిన తర్వాత నా బైక్ మిస్ అయిపోయింది ఎవరో ఎవరో దొంగలించారు ఓకే సార్ ఉంది సార్ ప్రాబబ్ ఎదురుగా ప్రబా హోటలుంది ప్రబా హోటల్ దగ్గర సీసీటివి ఫుటేజ్ ఉంది సార్ మీరొకసారి మా ఓకే సార్ సార్ నా పేరు నా డీటైల్స్ రాస్కోండి నా పేరు ఆర్ హరిప్రతాప్ కుమార్స్వామి కుమారస్వామి నా పేరు మాదిక్కడా విలేజ్ సార్ మాదిక్కడా జీడి నెల్లూరు చిత్తూరు దగ్గర జీడి నెల్లూరు నా బైక్ వచ్చి పల్సర్ బైకు దానికి ఆర్సీ బుక్కు లైసెన్సు హెల్మెటు అన్నీ ఉన్నాయి ఒక టూ డే బైక్ నెంబర్ ఏపీ జీరో త్రీ డబల్ ఫోర్ సార్ టూ డేస్లో నా బైక్ అలా వచ్చేలాగా చూడండి సార్ ఓకే సార్ ధన్యవాదములు సార్ టూ డేస్లో వచ్చేలాగా చూడండి సార్ సార్ సార్ మీ పేరు ఓకే సార్